హలో మేడం కొత్తగా ఫైవ్ జీ మొబైల్స్ వచ్చాయి అన్నారు వాటి నేమ్స్ కొంచెం చెప్తారా ఓకే ఓకే ఓకే మీ షాప్లో ఉంటాయండి ఓకే థ్యాంక్ యూ అండి